సైన్స్ ఆవిష్కరణ వల్ల చాలామందికి చాలా సులభమైన జీవితం దొరికిపోయింది అండి అది ఏ విధంగా అంటే ఒక సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల అసలు మనిషి మెదడును ఉపయోగించే సమస్య లేకుండా అయిపోయింది ఎందుకంటే ప్రతీ ఒక్కటి ప్రతీ ఒక్కటి కూడా అరటిపండు ఒలిచి తిన్నట్టు అయిపోయింది దీనికి ఏది తీసుకున్నా ఏ రంగం తీసుకున్నా సరే అందులో చాలా ఉన్నతంగా ఎదిగిపోయాయి అండి అన్నీ